పచ్చని పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడాలంటే కంపల్సరీగా మనం మొక్కలు నాటాలి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి మనం మన పిల్లలని ఎలాగయితే సాకుతామో అలాగే మొక్కల్ని కూడా సాకి పెంచి పెద్ద చెయాలి కంపల్సరిగా పచ్చదనాన్ని అనేది మనం దగ్గరలో ఉంచుకోకపోతే రాను రాను మనం కూడా ఆక్సిజన్ కోసం ఆరాటపడవల్సి వస్తుంది కంపల్సరిగా మన నదులు చుట్టూ మన పర్వతాల చుట్టూ ఒక మొక్కను నాటే విధంగా మనం ప్రోత్సహించాలి మనం బయటికి వెళ్తున్నప్పుడు మనం చేతిలో కొన్ని విత్తనాల బాల్స్ని తీసుకెళ్ళి మనకు దగ్గరలో ఉన్న కొండల మీద విసరడం చేస్తే రాను రాను మనం పదిలో ఒక మొక్కన్న నాటే విధంగా తయారవుతుందని నా భావన కాబట్టి కంపల్సరిగా మొక్కలు నాటే ప్రయత్నం చేయండి పచ్చదనాన్ని పెంచండి పరిశుభ్ర వాతావరణాన్ని కాపాడండి